హలో హరి బాగున్నావా హరి బాగున్నా హరి ఎక్కడున్నావు బిజీనా ఎలా ఉంది లైఫ్ ఏం చేస్తున్నావు జాబేమన్నా చేస్తన్నావా జాబేమి చేయట్లేదా ఇంకేం హరి న్యూస్ ఛానెల్ చూస్తన్నాం కదా రోజుకొక న్యూస్ వస్తుంది ఒకొక్కరు ఒక్కో న్యూస్ చెప్తారు జన్యూన్గా అయితే ఏ న్యూస్ పేపర్ న్యూస్ చేయట్లేదు ఏదో మనఃశాంతి కోసం ఒక ఛానల్ సీఎంకి ఫేవర్ అయితే ఇంకో ఛానల్ అపోజిషన్కి ఫేవర్గా ఉంటుంది ఇంకొన్ని ఛానల్స్ న్యూస్కి సీరియల్స్కి కరెక్ట్గానే ఉంటాయి ఇంకొన్ని ఛానెల్స్ భక్తి సైడే ఉంటాయి ఇంక ఎస్విబిసి చెప్పనవసరమే లేదు ఎప్పుడు తిరుమల టెలికాస్టింగే ఉంటుంది అలా ఉంటాయి నువ్వేమైనా అబ్సర్వ్ చేసినావా న్యూస్లో ఈ టై ఈ ఈ టైంలో చూడు న్యూస్ చూడు అప్పుడప్పుడు అప్డేట్ అవ్వు నువ్వు కూడా

ఇంకేమన్నా సోషల్ మీడియాలో ఏమన్నా తెలుసుకున్నావా తెలుసుకో హరి అలా ఉంటే ఎలా చెప్పు న్యూస్ చూడవు సోషల్ మీడియా యూజ్ చేయవు ఇన్ని జరుగుతాంద నీ సరౌండింగ్స్లో ఏం జరుగుతోంది

ఏదైనా న్యూస్ పేపర్కి నువ్వే జన్యూన్గా రిపోర్ట్ చేయి సరే హరి నాకు కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తాను